ఆ సార్ సార్ మ్యాడమ్ నేను రాకేష్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను అది మా మేము ఫ్యామిలి తోటి వెళ్తున్నాం మ్యాడమ్ తిరుపతి ఒక ఫైవ్ డేస్ లీవ్ కావాలి మ్యాడమ్ అబ్బాయి లీవ్స్ ఎక్కువ ఆ అంటే సడన్ గా బుక్ చేసాము మ్యాడమ్ అది మరి అంత ముందే మొక్కుబడి ఉంది మ్యాడం తీసుకెళ్ళాలి అందుకనేసి కొంచెం రిక్వెస్ట్ మేడం ఇంకేం లేదు మ్యాడమ్ రిక్వెస్ట్ అందుకనేసి ప్రాబ్లమ్ అంటే రిటర్న్ వచ్చాక మళ్ళీ రాయిస్తానండి ఒక అంతకి కాకపోతే ఎగ్జామ్స్ రాస్తాడు ఆ అబ్బాయి ప్రాబ్లమ్ అయితుంది మేము కేర్ కేర్ తీసుకుంటాం కొంచెం చూడండి మ్యాడం రిక్వెస్ట్ ఇంకేమ్ లేదు అందరం వెళ్తున్నాం కదా అబ్బాయి మళ్ళీ ఇక్కడ సింగల్ గా ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇక్కడే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎవరు లేరు చుసుకోడానికి అందుకని

ఆ అబ్బాయి పర్లేదు మ్యాడమ్ ఇంటి దగ్గర మేము క్లాస్ స్పెషల్ గా స్పెషల్ కేర్ తీసుకుంటాం అందాక ఒక్కడికే పర్లేదు మేము ఎడ్యూకేటెడ్ పర్సన్స్ ఏ ఆ ఇబ్బందైతే లేదు కొంచెం చూడండి ఒక వేల అయితే ఇంకేం కాదు ఆ అబ్బాయి మొక్కుబడి ఉందండి అనేసి మరి వేరే విధంగా కాదండి అబ్బాయి పర్లేదండి అబ్బాయి బాగానే చదువుతాడు ఆ అబ్బాయి అయితే

ఓ ఫైవ్ డేస్ సరిపోద్ది మ్యాడం మరి సెవెన్ డేస్ అవసరం లేదు కానీ ఒక ఫైవ్ డేస్ వెళ్ళి రావడానికి ఒక టూ టూ డేస్ జర్నీ ఏ ఓ టూ త్రీ డేస్ సరి సరిపొద్దండి అక్కడ వన్ ఆర్ టూ డేస్ ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ